హలో మేము ఇక్కడ హైదరాబాద్కి కొత్తగా మొదటిసారి వచ్చినాం అండి ఇక్కడ నాకు ఏమి తెలియదు నేను ఇప్పుడు ఇక్కడ లొకేషన్లో ఉన్నాను ఇప్పుడు నెహ్రూ జువలాజికల్ పార్క్ ఉంది కదా అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళడానికి మీ క్యాబ్ ఛార్జ్ ఎంత ఉంటుంది అండి అవునా లోపల మళ్ళా అక్కడ ఎంట్రీ టికెటు వేరే ఉంటుందా అండి అంటే నేను మొదటిసారి వచ్చాను కాబట్టి నాకు ఇక్కడ హైదరాబాదులో ఎక్కువ ఏమి తెలియదు మీరు నాకు కొంచెం కంఫర్ట్ ప్రైస్లో ఇక్కడ మనకు కావాల్సిన సాలార్జంగ్ మ్యూజియం కానీ కొంచెం ఇది మీకు జువలాజికల్ పార్క్ కానీ కొంచెం అందుబాటులో అయ్యే లే ప్రైస్లో తీసుకు వెళ్తరా అండి అదే అంటే అది ఒక్కటే కాకుండా ఇంకా నేను కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నాను నాకు ఏమి తెలియదు కదండి మీరు కంఫర్ట్ ప్రైస్ చూసి ఇప్పుడైతే మొదటిసారిగా జువలాజికల్ పార్క్ అండి అక్కడికి వెళ్ళాలి నేను ఫ్యామిలీతో వచ్చాం అండి క్యాబ్ అంటే ఒక ఫోర్ మెంబర్స్ వరకు కూర్చోవచ్చు కదండి అదే అండి ఫ్యామిలీతో వచ్చాను మొదటిసారి అయితే నేను జువలాజికల్ పార్క్కు వెళ్ళాలి అనుకుంటున్నాను ఓకే అండి అక్కడి నుంచి మళ్ళీ నేను బిర్లా మందిర్ ఇవి ట్యాంక్ బండ్ ఇవన్నీ కూడా చూడాలి అనుకుంటున్నాను అండి ఓకే అండి ఇక్కడ లొకేషన్ లొకేషన్లో ఉన్నాను అండి వచ్చి పికప్ చేసుకోండి ఓకే అండి